నేను ఆన్లైన్లో నాకు మొబైల్ పౌచ్ నేను ఆర్డర్ చేశాను ఆ మొబైల్ పౌచ్ ఏంటంటే రియల్మీ ఎయిట్ ఎస్ ఫైవ్ జి సంబంధించి ఫ్లిప్ ప్లాప్ అనేది ఆర్డర్ చేశాను అనమాట మరి నా మొబైల్ ఎన్నిసార్లు కింద పడిపోయినా సరే నాకు ఈ ఒక మొబై మొబైల్ పౌచ్ ఉండడం వల్ల చాలా నా డిస్ప్లేకి ఎటువంటి స్క్రాచెస్ కానీ లేకపోతే బ్రేకేజ్ కానీ ఏమీ అవ్వలేదు అనమాట ఈ యొక్క ఫ్లిప్ ప్లాప్ ఉండడం వల్ల నా మొబైల్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది కిందపడిన ఈ యొక్క ప్లాప్ అనేది ఎప్పుడైతే మొబైల్ క్లోజ్ అవుతుందో ఈ యొక్క క్యాప్ ద్వా క్లోజ్ అవ్వడం వల్ల ఎన్నిసార్లు పడినా సరే నా యొక్క టెంపర్ గ్లాస్ కానీ లేకపోతే నా స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏది అనమాట ఏది స్పాయిల్ కానీ డామేజ్ కానీ ఏమీ అవ్వలేదు ఇంట్లో పిల్లలు చాలా సార్లు నా మొబైల్ తీసుకొని వాళ్ళ గేమ్స్ ఆడి ఆడి అక్కడ ఇక్కడ పెట్టేయడం లేకపోతే వాటి మీద వాటర్ పోయడం ఇలా చేసేవారు ఆ వాటర్ పోయి వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క పౌ మొబైల్ పౌచ్ ఉండడం వల్ల ఈ యొక్క స్పీకర్స్లోకి కానీ లేకపోతే మొబైల్గా లోపలికి గాడ్ నుంచి లోపలికి కానీ లేకపోతే ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకునే ప్లేస్ కానీ అసలు ఏది అనమాట దేనికి కూడా ప్రాబ్లం లేకుండా చాలా చాలా సెక్యూర్గా నాకు అనిపించింది నాకైతే ఈ యొక్క ప్రోడక్ట్ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను